గొంతు నొప్పిని పోగొట్టడానికి మీ ఊర్లో సాధారణంగా వాడే గృహ వైద్యాలు ఏమిటంటే నాకు తెలిసి మా ఊర్లో సాధారణంగా తులసాకు ఓమ వాము అంటారు దీన్ని దంచి దీన్ని యొక్క ర రసాన్ని పిండి వాటర్లో వేసుకొని కషాయంగా మరిగించుకొని తాగడం వల్ల గొంతు నొప్పి పోతుంది అని మేము నమ్ముతాము అదే విధంగా సొంటి మిరియాలు లవంగం అల్లం లాంటి వాటిని ఉపయోగించి కూడా మేము కషాయాన్ని తయారు చేసుకొని సేవించడం ద్వారా గొంతు నొప్పి ఉపశమన ఉపశమనం గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందుతామని మేము నమ్ముతాము అదేవిధంగా జామైలాకు ఇంకా వాయిలాకు అనే ఆకులను ఆకులని వేడి నీళ్ళులో వేసుకొని స్నా స్నానం చేయడం ద్వారా గొంతు నొప్పి తలనొప్పి ఒంటి నొప్పులు అనేటివి పోతాయని మేము నమ్ముతాము